ఆంధ్రప్రదేశ్లో విద్య అనేది చాలా సంస్థలు కూడా ఉన్నా విద్యాసంస్థలు ఏంటంటే అందులో విశ్వవిద్యాలయాలు ఇలాంటివి ఈ సంస్థలు విద్యని ప్రోత్సహించడానికి కాని విద్యని డెవలప్ చదువుని డెవలప్ చేయటానికి కాని చాలా యూస్ అవుతుంది అందువల్ల ఏంటంటే చదువులేని వాళ్ళకి చదువుర చదువుకోలేకపోయినవాళ్లకి చదువునివ్వడం అలాగే సిలికాన్ ఇండియా ఇలాంటివి కొత్త కొత్త వి ప్ర ప్రోత్సహించటం వల్ల మన ఆంధ్ర అనేది చాలా డవలప్ అవుతుంది దానివల్ల మనకి చాలా చదువు విషయంలో కానీ జాబులు విషయంలో కానీ చాలా అంటే చాలా మెరుగుపడుతుంది ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కాబట్టి దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి విద్య స విశ్వవిద్యాలయ ప్రజలు కూడా సహకరిస్తారు దీనికి ఎందుకంటే వాళ్లు చదువుకొ చదువు కోసం చాలా అంటే చాలా ఫైట్ చేసారు ఫైట్ చేస్తూనే ఉంటారు మన ఆంధ్ర ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందంటే దానికి కారణం అదే